గుడ్ మార్నింగ్ మీరు కొంత అసౌకర్యాన్ని అనుభవిస్త అనుభవిస్తున్నారని నాకు అర్థమైంది మీరు అనుభవిస్తున్న కడుపు నొప్పి గురించి దయచేసి నాకు మరింత చెప్పగలరా అది ఎప్పుడు మొదలైంది ఎంత సేపు ఉంటున్నది అవును మీ నొప్పిని వర్ణంచగలరా ఇది పదునైన నొప్పిన నీరసమైన నొప్పినా లేదా మండుతున్న అనుభూతిన సరే అది సహాయపడుతుంది మీకు వికారం వాంతులు లేదా జ్వరం వంటివి ఏమైనా ఇతర లక్షణాలు ఉన్నాయా సరే మీ కొత్ మీ పోత్తి కడుపులో ఏదైనా నొప్ప లేదా అసౌకర్య అస అసాధారణలు ఏమైనా ఉన్నాయా అని తనఖి చేయడానికి నేను శారీరక పరీక్ష చేయబోతున్నాను దయచేసి పరీక్ష టేబుల్ మీద పడుకొని మీ చొక్క పైకి ఎత్తగలరా నేను నోట్స్ తీసుకున్నాను మీ లక్షణాలు మరియు పరీక్ష ఆధారంగా మీ కడుపు నొప్పికి కారణన్ని తెలుసుకోవడానికి నేను ఇంకొన్ని పరీక్షించ పరీక్షలను ఆదేశించబోతున్నాను ఇది గాస్త్రైటిస్ వంటి జీర్ణ సమస్యకు సంబంధించింది కావస్తుందని నేను అనుకుంటున్నాను గ్యాస్ట్రైటీస్ లేదా అల్సర్ వంటివి ఇంకా ఏమైనా ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్లు లేదా వాపులు ఉన్నాయ అని కూడా మేము తనిఖి చేస్తాము నేను మిమ్మల్ని ఎండోస్కోపీ మరియు కొన్ని రక్త పరీక్షల కోసం పంపుతాను ఈ లోగా మీ నొప్పి మరియు అసౌకర్యాన్ని నిర్వహించడానికి నేను మరికన్ని ప మందులు సూచిస్తాను పరీక్ష ఫలితాల గురించి చర్చించడానికి దయచేసి కొన్ని రోజుల్లో నన్ను సంప్రదించి డిస్కస్ చేద్దాము థ్యాంక్ యూ